నమస్తే సార్ ఓకే సార్ చెప్పండి సార్ అవును సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఆంధ్రప్రదేశ్లో కామన్ యాక్టివిటీస్ ఏమన్నా ఉన్నాయంటే మనికీ రాజమండ్రి వెళ్తే సార్ రాజమండ్రిలో ఇది వాటర్లో వాటర్లో ఆడుకోడానికి రివర్ బే అనేది ఉంది సార్ మాకు సో అదొకటి చెయ్యొచ్చు సార్ మళ్ళీ ఇంకోటేంటంటే వైజాగ్ వెళ్తే ఆర్కే బీచ్ ఉంటుంది సార్ అదొకటి చూసుకోచ్చు తర్వాత సబ్మెరేన్ ఉంటుంది సార్ సబ్మెరేన్లో అంటే అప్పట్లో వార్కి అది ఎలా యూజ్ అయ్యింది ఏంటని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయడమనేది సోల్జర్స్ కట్ట ఎలా ఉండేవారు ఏంటని చెప్పేసి వాళ్ళ మనకి చెప్తారు సార్ అది అలాగే వా వైజాగ్లోనే కా కైలాసగిరి అని ఉంటుంది సార్ అలా అదొకటి ఉంటుంది సార్ మళ్ళీ సైక్లింగ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అదొకటి ఆడుకోవచ్చు అలాగే మనకి టెంపుల్స్ కట్టా అన్ని ఉంటాయి సార్ అవన్నీ కూడా ప్రశాంతంగానే ఉంటది సార్ బాగుంటుంది సార్ అక్కడ ఉండడానికి కూడా మనకి స్టే చేయడానికి అలా ఒక్కొక్క ప్లేసెస్లో ఒక్కొక్క కామన్ యాక్టివిటీ అనేది ఉంది సార్ అలా ఇప్పుడు విజయవాడ వెళ్తే అక్కడా ఆడుకోవడానికి ఒక సపరేట్ వాటర్ ఏరియా అనేది ఉంది సార్ అక్కడ కూడా సో ఏ ప్లేసెస్కి ఆ ప్లేసెస్ అనేవి యాక్టివిటీస్ కామన్ యాక్టివిటీస్ అని ఉన్నయి సార్ మనకి ఇక్కడ ఓకే సార్ మేము పంపుతాం సార్ మీకిప్పుడు ఓకే సార్ ఓకే సార్ మేము ఏసీ అనేదే మీకు అలాట్ చేస్తాం సార్ ఏజ్డ్ పీపుల్స్ ఎవరన్నా ఉన్నరా సార్ వాళ్ళకి ఏసీ కావాలా సార్ నాన్ ఏసీ కావాలా ఓకే అండి ఎంతమంది వస్తన్నారు సార్ మీరూ ఓకే సార్ అంటే ఇద్దరిద్దరు ఉంటారా సార్ రూమ్లో లేకపోతే ఒక్కొక్క రూమ్లో ముగ్గురేసి ఉంటారా సార్ ఓకే సార్ అయితే టూ రూమ్స్ అనేవి మీకు బుక్ చేస్తాం సార్ ఓకే సార్ ఓకే సార్ సార్ మీరు మా రెసిడెన్సీని మీరు బుక్ చేసుకోవాలి అని అనుకుంటే సార్ మా మాదనేది మీరు బుక్ చేసుకోవాలనుకుంటే మీరు మాకు ఇక్కడికొచ్చిన త అంటే ఇక్కడికొచ్చిన మీ నేమ్ కట్ట అన్ని ఇస్తే మేమూ రిజిస్ రిజిస్టర్ చేసుకుంటాం సార్ మేమిక్కడ ఆన్లైన్ బుకింగ్ అనేది అవుతుంది సార్ అంటే అంత కన్ఫర్మేషన్ అనేది ఉండదు సార్ ఇక్కడికొచ్చిన మీరు కన్ఫామ్ చేసుకొని చెప్పండి సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మీరొచ్చిన తర్వాత ఈ నంబర్కి కాంటాక్ట్ అవుతే మా అడ్రస్ ఏంటో మీకు మేం చెప్తాం సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్